నేను ఫ్లిప్కార్ట్లో ఒక శారీ ఆర్డర్ చేసినాను అయితే అది నాకు శారీ కలర్ జి క్లాత్ బాగా నచ్చడం వల్ల నాకు ఫ్లిప్కార్ట్ నాకు బాగా నచ్చింది మళ్ళీ నెక్స్ట్ నేను జీన్స్ ఆర్డర్ చేసినాను జీన్స్ ఆర్డర్ చేసిన తరువాత నాకు సైజు కలర్ ప్లస్ మోడలు ఇది బాగుంది నాకు డెలివరీ అయింది అది ఇంతకముందే అయిన తరువాత నేను దాన్ని వేసుకొని చూసిన చూసిన తరువాత అది క్లాత్ కలర్ అంతా బాగుంది నాకు బాగా నచ్చింది అది జీన్సు కాకపోతే నాకు మైనస్ పాయింట్ ఏంటంటే నెగటివ్ పాయింట్ క్లాతు బాగుంది కలర్ బాగుంది కాని సైజ్ మటుకు వచ్చేసరికి నాకు నేను చేసిన సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు రావడం వల్ల నేను డిసప్పాయింట్ అయినాను సో నాకు ప్రాడక్ట్ అనేది కొంచెం అన్ఈజీగా అనిపించింది కాకపోతే బాగుంది చూడడానికి అయితే బాగుంది అది